నేను ఫోన్పే గూగుల్ పే మొదలైన పేటియం లాంటి డిజిటల్ పేమెంట్స్ వాడతాను సో పిన్లు చాలా సురక్షితమంతమైన పేమెంట్లు మనం కొనసాగించవచ్చు ఒకవేళ మనం పేమెంట్ ఒకరికి చేయాల్సింది ఇంకొకరికి చేసిన కూడా ఇందులో కస్టమర్ సర్వీస్ మనకి ఆ మనీ రిటన్ వచ్చే మార్గం చెప్తుంది సో దీని వల్ల మనం మోసపోవడానికి అనేది ఏమి లేదు మన

ఫోన్పే గూగుల్ పే పేటీఎం లాంటి యాప్స్ అయితే మంచిగా యూజ్ చేస్తున్నాను లేదా మీకు తెలిసిన సంఘటన సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వానికి వాడు పేమెంట్ అనేది చూసుకోకుండా సడన్గా చేసాడు అది వేరే అకౌంట్లో జమ అయింది అతను కొట్టే పర్సన్ కాకుండా వేరే అకౌంట్లో జమ అయినందుకు నేను మరల కస్టమర్ సర్వీస్ ద్వారా పేమెంట్ అనేది రీఫండ్ చేయించుకున్నాడు మరియు ఇంకో ము ఇంకో ఫ్రెండ్ది మొబైల్ పోయింది ఆ మొబైల్ పోవడం వల్ల పాస్వర్డ్ పాస్వర్డ్లు తెలిసిన పాస్వర్డ్లు నార్మల్గా జీరో జీరో జీరో జీరో వన్ వన్ వన్ వన్ అలా పెట్టుకున్న పాస్వర్డ్లు అయితే ఇతరులు లాగిన్ అయ్యి చూడడం జరిగింది సో అలా చూ చూసేసరికి పేమెంట్ ఆయన ఆ ఫోన్పే అకౌంట్ మొత్తం హ్యాక్ అయింది సో దానివల్ల బ్యాంకుకు వెళ్ళి అన్లింక్ చేపించుకున్నాడు అన్నీ సో ఇలాంటి సంఘటనలు అయితే జరిగినాయి బట్ మనం కేర్ఫుల్గా ఉంటే మాత్రం ఈ ఫోర్ యాప్స్ ఫోన్పే గూగుల్ పే పేటియం లాంటిది చాలా సురక్షితం పేమెంట్లు చేసుకోవడానికి